హలో వినిపిస్తుందా ఆ అదేనండి నాకు కొంచెం ప్లంబర్ వర్కులు చెయ్యాల్సినవి ఉన్నాయి అది ఏంటంటే కొంచెం ట్యాంక్కి ఉన్న కుళాయి కారిపోతుంది అదొకటి ఇంకా బాత్రూంలో కుళాయిలు కూడా కారిపోతున్నాయి అదొకటి ఇంకా ఏంటంటే బయట ఇంకో కుళాయి ఉంటుంది అది కూడా కారిపోతుంది ఇంకొకటి ఏంటంటే మాకు కొంచెం స్తంభాలకి వేస్తారు కదా పైప్లైన్లు అవి కూడా కొంచెం కంప్లైంట్ ఉన్నాయండి మీరు ఎప్పుడు వస్తారు అది కాదండి మొన్నే కదా మీకు ఫోన్ చేసినప్పుడు ఈరోజు వస్తాము అన్నారు మళ్ళీ ఈరోజు ఇంకోటి ఎదో చెప్తున్నారు ముందు చూడాలి కదండీ ఒకసారి వచ్చి ఆ గొట్టాలు అవి ఏం పడతాయి కుళాయిలు ఏం కొనుక్కోవాలి అన్నది చూసి కదా మీరు అడగాలి అలాగేనండి వేస్తాను అడ్వాన్స్కి ఏం కాదు కాకపోతే ఏంటంటే మాకు ముందు సారి కూడా మీరే చేశారు కానీ ఏంటంటే అవి మళ్ళీ ప్రాబ్లెమ్ వచ్చాయి ఈసారి ప్రాబ్లెమ్ రాకుండా వెయ్యాలి సరేనండి మరి మళ్ళీ మీకు ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చెయ్యటం లేదు ఈసారి అలా చెయ్యకండి మీరు రేపంటే రేపే రండి ఇంక సరేనండి అయితే ఉంటాను